సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఏమైంది సార్ ఏం బాగలేదు సార్ అవును సార్ సార్ రూమ్ నంబర్ ఎంత సార్ ఫైవ్ నాట్ సిక్స్ ఆ సార్ ఓకే సార్ చెప్పండి సార్ సర్లే సార్ నేను కార్పెంటర్ ని పిలిపించి చేయిస్తాను సార్ అవునా సార్ సార్ ఓకే సార్ ఎలక్ట్రీషియన్ కూడా పిలిపిస్తాను పిలిపించి మీకు వాటికి కూడా కంప్లీట్ చేయిస్తాను సార్ సార్ అంటే మాది ఏమైందంటే కొంచెం సర్వెంట్స్ రాలేదు నిన్న ఈరోజు వచ్చారు ఈరోజు దగ్గరుండి నేనే చేయిస్తాను సార్ స్మెల్ వస్తుందా సార్ బాత్ రూమ్ ఓకే సార్ ఇవాళ ఫినాయిల్ పెట్టి మేము కడిగిస్తాము సార్ నో ప్రాబ్లమ్ సార్ సార్ సార్ ట్యాప్ వాటర్ రావట్లేదా ఓహో అవును సార్ సరే సార్ అది కూడా చేయిస్తాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు కదా సార్ ఓకే సార్ అయితే మీరు ఈ సారి అయిపోయినప్పుడు కాల్ చేస్తే నేను మీకు పంపిస్తాను సార్ టీవీ అవైలబిలిటీ లో లేదు సార్ ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కేబుల్స్ ఇబ్బంది పడుతున్నారు సార్ టీవీ వల్ల కొంత మంది ఏమి చేస్తున్నారు అంటే బ్రేక్ చేయడం జరుగుతుంది అందువల్ల పెట్టలేదు సార్ టీవీ అంతే సార్ వై ఫై ఉంది సార్ వై ఫై అయితే ఉంది సార్ సరే సార్ నేను మొత్తం అన్నీ మీకు చేయిస్తాం సార్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయిస్తాం సార్ అవును సార్ సరే సార్ ప్రతిదీ కూడా మీరు చెప్పింది ప్రతిదీ కూడా చేయిస్తాం థ్యాంక్యూ థ్యాంక్యూ సార్ మీరు కంప్లైంట్ చేసినందుకు మా హోటల్ లో స్టే చేసినందుకు థ్యాంక్యూ సో మచ్ సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్